నేను వంట చేయటం ఎప్పుడు మొదలు పెట్టాను అంటే మాది గ్రామంలో పల్లెటూరు గ్రామము మా పల్లెటూరు గ్రామంలో నేను ఒకటి నుండి టెన్త్ వరకు కూడా అక్కడ చదువుకుని అక్కడ చదువుకునే నేను యొక్క టెన్త్ పాస్ అయ్యేటప్పుడు అక్కడ పల్లెటూర్లలో మనకు కాలేజీలు ఉండవు కాబట్టి పట్టణాలకు వచ్చి కాలేజీలు చదువాలి కాబట్టి నేను అక్కడ పట్టణానికి వచ్చాను అప్పుడు పట్టణాలలో మాకు ఆ హాస్టల్ సదుపాయాలు ఎప్పుడు కూడా లేవు లేకపోతే ఒక రూమ్ తీసుకోవడం అక్కడ నేను ఆ రూమ్లో ఉండటం వల్ల అప్పుడు నేను వంట నేర్చుకున్నాను నా మొట్ట నా మొట్టమొదటి వంట ఏంటంటే నా నేను అన్నం వండుకోవడం ఆ తరువాత కూర ఏంటంటే పప్పు టమోట వేసుకొని వండుకున్న వండుకొన్నాను ఆ పప్పు టమాట కూడా నేను వండుకొని తిని మొ తిని ఏదో విధంగా వండుకున్నాను తిన్నాను వండుకొని తిన్న అలగలగలాగే నాకు వంట నాకు అలవాటు చేసుకున్నాను అన్నమాట అండి ఇంకా అలవాటు చేసుకొని అక్కడ అక్కడ నుండి మన చదువు అవి వర్క్ కూడా అక్కడ రూమ్లోఉంటాం ఒక్కొక్కటి నేర్చుకోవడం అలా నా మొట్టమొదటిగా నేను నేర్చుకున్న వంట నేను ఎప్పుడు మర్చిపోలేని వంట ఏంటంటే నాకు పప్పు టమోట దాని వల్ల చాలా అనుభవం ఉన్నది దాని ఆ అనుభవం వల్ల నేను ఎక్కడికి వెళ్ళిన నేను వంట వేసుకొని తినడానికి కూడా అవకాశం ఉన్నది